నేను మెహ్ఫిల్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని ఆహార పదార్థాలను చెక్ చేస్తాను అక్కడ ఉన్న వంటకాలలో ఈరోజు ప్రత్యేకం ఏదైందో అనేది తెలుసుకుంటాను నాకు ఇష్టమైనది మాంసహారం కాబట్టి మాంస ఆహారంలో ఉన్న ప్రత్యేకమైన ఫుడ్ నేను ఈ రోజుది ఏముంన్నదా అనేది కనుక్కుని దానిని నేను ఆ వంటకంను నేను ఆర్డర్ చేసుకుంటాను